నా ఉద్యోగం కెరియర్కి సంబంధం లేని అభిరుచులంటే సంగీతం సంగీతం అంటే నాకు చాలా ఇష్టం సంగీతం ఒకటి ఇంకోటేమో నృత్యకళ చిత్రకళ నాలుగోది రీసర్చ్ నేను చాలా రీసెర్చ్ చేస్తాను సంగీతం నాకు శాస్త్రీయ సంగీతం అంటే చాలా ఇష్టం సంగీతం నేర్చుకోవలన్నా కూడా ఇష్టం అసలు సంగీతం ఎలా వచ్చింది దాని లోపల లోతేంటి ఒక రాగాన్ని ఎలాగ మనము తీసుకుంటాము ఒక సంగీతంలోని ప్రతీ ఒక్క స్వరాన్ని ఎలా పలుకుతాము అనేది నేను బాగా ఇది చేశాను రీసర్చ్ చేశాను నాకు సంగీతం బాగా ఇష్టం నేర్చుకోవాలని ఉంది ఇప్పటిదాకా అయితే నాకెవరూ గురువు లేరు కానీ నాకు ఇప్పుడు కాకపోయినా మేము బీటెక్ చేసిన కారణంగా సమయం సరిపోవట్లేదు సమయం సరిపోతే వెళ్ళి సంగీతం నేర్చుకోవాలని అని నాకు చాలా ఆసక్తి ఉంది సంగీతం ఎప్పటికైనా నేర్చుకోవాలని ఉంది చేయి ఒక నేను ఒక మంచి కచేరీ చేసి గొప్ప మంచి వారి చేత నేను పే ఇది పొందాలని ఒక గుర్తింపు పొందాలనేది నా కల ఒక ఒక్క సినిమా పాటైన లేకపోతే ఒక దేవస్థానంలో అయినా ఒక మంచి పాట పాడి గుర్తింపు పొందాలనేది నా ఇంకో కోరిక నాకు సంగీతం పైన ఎందుకు ఆసక్తి వచ్చిందంటే ఒకరిని తాకకుండా వాళ్ళలో భావోద్వేగ భావోద్వేగాలని పెంచ పెంచగలిగేది కదిలించగలిగే ఏదైనా ఒక శాస్త్రం ఉందంటే సంగీత శాస్త్రం ఒక్కటే దానికంత దమ్ముంది మనం కూడా ఎవరైనా వింటే మనకు సంగీతం అనేది చాలా బాగా అనిపిస్తుంది మనకే కాదు చిన్న చిన్న పిల్లలు కూడా మంచి పాట పెడితే వాళ్ళు కూడా వింటారు ఎంత ఏడుస్తున్నా కూడా పాట విని నిశ్శబ్ధంగా నిశ్శబ్ధంగా అయిపోతారు అందుకే పాటలు అనేవి నాకు అంతిష్టం పాటలనేవి నాకు చిన్నప్పటి నుండి ఏదో కోరిక మంచిగా నేర్చుకోవాలని చిన్నప్పటి నుండి నేను వినేవాన్ని మంచి పాటలు పాత పాటలు శాస్త్రీయ సంగీతం అన్నీ పెద్దగయ్యే కొద్ది దానిపైన ఎక్కువ ఆకర్షణ పెరిగి ఎప్పటికైనా నేర్చుకోవాలి మంచిగా సంగీతం పాడాలని కోరిక నెక్స్టు నృత్యకళ నృత్యకళ ఎందుకిష్టమంటే మన భరతనాట్యం కానీ కథాకళి కానీ కథక్ కానీ ఒడిస్సి కానీ చూశామనుకో మనకెలా ఉంటుంది అవి ఎంత మన సంస్కృతిని అవి చూపిస్తుంటాయి మన సంస్కృతి ఆ ప్రాంతంలో ఎట్లా మనము అసలు మనకి మనం ఆ ప్రాంతం యొక్క ఏదైతే రుచి ఉందో ఆ ప్రాంతం అర్థం ఉందో అది ఇంకొకరికి చూపించేది నృత్యకళ మనము మన పౌరాణిక విషయాలు కానీ ఎలా చూపించగలుగుతాము అనేది దాని లోపల కూడా చాలా స స ఇది ఉంది సమాధానం ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు మూడోది రీసర్చ్ నాకు రీసెర్చ్ అంటే చాలా ఇష్టం పాత విషయాలు మన భారతదేశ చరిత్ర మన భారతదేశ చరిత్ర ఎంత వరకు ఉంది ఉత్తి నాలుగు వేల సంవత్సరాలది మాత్రమేనా చరిత్ర ఆర్య ద్రవిడ సాంప్రదాయాలు ఎలా వచ్చాయి ఇరా ఇవి వీటి గురించి తెలుసుకోవడం మన నాగరికత ఉత్తి నాలుగువేల సంవత్సరాలదా అంతకంటే ముందుదా మన భారతీయ చరిత్ర మన ఇతిహాసాలు రామాయణం మహాభారత పురాణాలు నిజంగా జరిగాయా జరగలేదా మన భారతదేశ గొప్పతనము ఏంటి మన సంస్కృతి యొక్క గొప్పతనము ఏంటి ప్రపంచానికి ఎలా చాటి చెప్పాలి అనే కోణంలో నేను చాలా రీసర్చ్ చేశాను చాలా ఉన్నాయి రీసర్చ్ నా దగ్గర నాకు అలాంటి రీసర్చ్ అంటే ఇష్టం అవే కాకుండా ఏదైనా వస్తువు తీసుకొని ఆ వస్తువు ఎందుకు వచ్చింది అది ఎలా ప్రకృతి పైన కూడా ప్రకృతి మనకి తెలిసిన ప్రకృతి వేరు నిజంగా ఉన్న ప్రకృతి ఇంకా వేరు అసలు ప్రకృతికి అన్నీ ముందెలా తెలుసు ప్రకృతి మనల్ని ఎలా నడుపుతుంది అసలు ప్రకృతి ఎక్కడినుండి వచ్చింది సృష్టి ఏంటి వాటి గురించి బాగా రీసర్చ్ చేస్తాను రీసర్చ్ అనే పాయింట్ నాకు చాలా ఇష్టం ఇవే కాకుండా ప్రపంచంలో అంతరించిపోయిన నాగరికతలు పురాతన నాగరికతలు ఆ నాగరికతలు ఇంకా ఉన్నాయా లేకపోతే ఎక్కడైనా అంతరించి పోయాయా ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంటున్నారా అని తెలుసుకోవడం నా రీసర్చ్లో భాగం ఇంకా కొన్ని ఇప్పుడు అట్లాంటమా అట్లాంటిస్ అంటారు నీటిలో ఉంది అది ఇప్పడు కూడా ప్రపంచాన్ని నడుపుతుందంటారు ఆ అట్లాంటిస్ గురించి తెలుసుకోవడం అంటే పురాతన వస్తువులపైన పురాతన ఇతిహాసాలు మన చరిత్ర ప్రపంచ చరిత్ర ప్రపంచంలో అన్నీ సంస్కృతులు మూలం ఒక్క దగ్గర నుండే వచ్చిందని అన్నీ భాషలు ఒక్క దగ్గర నుండే పుట్టాయని పాత భాషలు గొప్పదనము ఏంటని తెలుసుకోవడం నా రీసర్చ్లో అదొక భాగం నేను రీసెర్చ్ చాలా వస్తువుల పైన చేశాను సంగీతం పైన కూడా రీసెర్చ్ చేస్తాను పాత వస్తువులపైన చేస్తాను గ్రహాంతర వాసులు అంటాము అవి ఉన్నాయా లేవా అనేసి పక్షులపైన జంతువులపైన మనిషిపైన దేవుడి పైన కొత్త ఆధునికత టెక్నాలజి పైన వీటన్నిటి పైన కూడా నా రీసర్చ్ అనేది